చెప్పండి మ్యాడమ్ హెల్త్ బాలేదా ఏమైంది మ్యాడమ్ ఎప్పుడు నుంచి మ్యాడమ్ ఎప్పుడు నుంచి అవునా ప్రికాషన్ కానీ ఫస్ట్ ఎయిడ్ కానీ ఏమన్న తీసుకున్నారా మ్యాడమ్ ఏది ఆర్ఎంపీనా

ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తుర్రా మ్యాడమ్ టూ డేస్ నుంచి ఓకే ఓకే ఇది ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటుర్రు మ్యాడమ్ అన్నం తీసుకుంటారా మ్యాడమ్ కొంచెం హెల్దీ ఫ్రూట్స్ కానీ హెల్దీ ఐటెమ్స్ కానీ తీసుకుంటే కొంచెం బాగుంటుంది టూ డేస్ నుంచి ఇక్కడ హైదరాబాదులో ఉంది మ్యాడమ్ హాస్పిటల్ ఏమన్న కన్సల్ట్ అవుతాను అంటే మీకు డీటెయిల్స్ ఇస్తాం మేము అయితే డాక్టర్ గారు టెన్ నుంచి ఫైవ్ పీఎం వరకు ఉంటారు ఆ లోపల వచ్చి చూపించుకుంటే చూస్తారు మ్యాడమ్ మంచిగా ఓకే మ్యాడమ్ ఎర్లీ మార్నింగ్ వచ్చి కొంచెం ఓపి ఓపి రాయించుకుంటే అయిపోతుంది ఓకే ఓకే ఈ టూ డేస్ ఇది ఎలా ఉండాలో కొంచెం ట్యాబ్లెట్స్ రాసిస్తాను మీకు వాట్సాప్లో పంపిస్తాను ఓకే మ్యాడమ్ ప్రస్తుతం ఎలా ఉంది మ్యాడమ్ మీకు హెల్త్ ఓకే మ్యాడమ్ ఒక చిన్న ఆపిల్ కానీ ఆరెంజ్ జ్యూస్ ఓఆర్ఎస్ ఉంటుంది మ్యాడమ్ అది ఒకటి తాగండి ఎనర్జీ ఐటెమ్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోండి మ్యాడమ్ టుడే ఓకే అండి